కమ్యూనిటీ సభ్యుల్లారా నేను మన ఏరియాలలో ఒక కమ్యూనిటీ గార్డెన్ ప్రారంభించాాలి అనుకుంటున్నాను పునరుత్పాదక విద్యుత్ శక్తితో నీటిపారుదల వ్యవస్థకు విద్యుత్ శక్తిని అందించాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది విద్యుత్ మన ఏరియాలలో మన పరిసరాలలో మన వాళ్ళందరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ గార్డెన్స్లో గార్డెన్స్ వల్ల చెట్ల వల్ల ఆక్సిజన్ లాంటివి జనాలకి అందుతాయి కాబట్టి ఎంతో చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటాయి కాబట్టి నేను ఇలా కమ్యూనిటీ గార్డెన్ ప్రారంభించాలి అని అనుకుంటున్నాను ఇంకా విద్యుత్ వల్ల మనం ప్రాంతంలో అందరికి ఎంతో అవసరం ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి విద్యుత్ గార్డెన్స్ని కమ్యూనిటీని ప్రారంభించాలి అని అనుకుంటున్నాను నిర్వహించాలి అని అనుకుంటున్నాను